హలో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన డెలివరీ అడ్రస్ వచ్చేసి రామ్ నగర్ రామ్ నగర్ రోడ్ నెంబరు రోడ్ నెంబర్ ఫోర్ శ్రీహరి కాలనీ అది అడ్రస్ చెప్పినాను కదా అండి ఆ అడ్రస్ అయితే తప్పు ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్ ప్లేస్ చేసిన అడ్రస్ అయితే తప్పు సో ఇప్పుడు నేను అయితే చెప్పే ప్లేస్కు అయితే లొకేషన్కు అయితే మీరైతే ఆర్డర్ తీసుకురండి ఎందుకు అంటే నేను ఇందాక చెప్పిన చెప్పిన అడ్రస్ కాదు అలా ఆన్లైన్లా అక్కడ అడ్రస్ ఉంటుందిగా పెట్టేది ఆ అడ్రస్ అయితే నేను పెట్టింది అయితే వేరే లొకేషన్ అయితే పొరపాటున వచ్చింది సో ఆ లొకేషన్కాక నేను చెప్పే లొకేషన్కు అయితే నా ఆర్డర్ని అయితే ప్లేస్ చేయగలుగుతారా అండ్ ఇప్పుడు నేను చెప్పే అడ్రస్ వచ్చేసి ప్రజెంట్ నేను ఉండే అడ్రస్సు అక్కడికి అయితే తీసుకువచ్చి అయితే డెలివరీ చేయండి జ్యోతి నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర హౌస్ నెంబర్ నైన్ డాష్ నైన్ డాష్ టూ త్రీ వన్ అక్కడికి అయితే తీసుకు వచ్చి అయితే నా ప్రోడక్ట్ ఏది నా డెలివరీ అయితే ప్లేస్ చేయండి నేను ఫస్ట్ పెట్టిన లొకేషన్ అయితే కాన్సెల్ చేసే కాన్సెల్ కాదు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువచ్చి అయితే చెప్పండి ఇవ్వండి ఎందుకంటే నేను ఫస్ట్ పెట్టిన లొకేషన్ వచ్చేసి అది ఆటోమేటిగ్గా సెట్ అయిపోయి ఎందుకో సమ్ ఏవో ఇష్యూస్ వల్ల అట్ల వచ్చింది నేను సెకండ్ లొకేషన్ చెప్పినా కదా ఆ లొకేషన్కి అయితే తీసుకువచ్చి నాకైతే డెలివరీ చెయ్యండి ధన్యవాదాలు